మా ఇంట్లో మరుగుదొడ్డి ఉంది దాని వల్ల ఉపయోగాలు ఏమిటంటే మనం బహిరంగ ప్రదేశాల్లోకి మన కాలకృత్యాలను తీర్చుకోవడానికి వెళ్ళనవసరం లేకుండా మన ఇంట్లోనే మన కాలకృత్యాలను తీర్చుకోవచ్చు బహిరంగ ప్రదేశాల్లో కాలకృత్యాలు చేయడం వల్ల అనేకపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి అలాగే శరీర జబ్బుల వలన ఇబ్బంది పడుతాము పైగా అవి మన ఆరోగ్యానికి అసలు మంచిది కాదు కాబట్టి మరుగుదొడ్డి ఉండడం మంచిది లేని పక్షాన వారు పడే ఇబ్బందులు ఏమిటంటే మరుగుదొడ్లు లేని వారు వారు తమ కాలకృత్యాన్ని తీర్చుకోవడానికి బహిరంగ ప్రదేశాలకి అనగా పుంతలకి కాని లేని పక్షాన పొలాల్లో కాని వెళ్ళవలసి వస్తుంది దీని వలన వాళ్ళు బలహీనతల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పొరపాటున పొలాల్లో ఉన్నప్పుడు ఇటువంటి పాము కాటుకన్నా గురవ్వాల్సి వస్తుంది ఇలాంటి వాటిని తగ్గించడానికే ప్రభుత్వం వారు ఎక్కటికక్కడ ఉచితమైన మరుగుదొడ్లను ఉపయోగించమని తెలియజేస్తున్నారు వారు కట్టించిన మరుగుదొడ్లను ఉపయోగించి ఎటువంటి బలహీనతలు పాలు కాకుండా ఉండాలని ప్రభుత్వాలు వారు కోరుతున్నారు